అప్పుడు మన విద్యాసమస్థ అనేది చాలా అభివృద్ది చెందిందన్మాట ఇప్పుడు మనకి విద్యార్థులకు ఎలాంటి సపోర్ట్స్ కావాలి అనంటే వాళ్ళకిప్పుడు ఫ్రీ ఎడ్యుకేషనల్ అనేది కావాలి ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఒక్క పిల్లలు చదువుకోవాలి కాబట్టి ఫ్రీ ఎడ్యుకేషన్ అనేది కంపల్సరీగా అయితే ఉండాలన్మాట అదొక్క పెద్ద సపోర్ట్ స్టూడెంట్స్కి అంటే మంచిగా చదువుకునే పిల్లలకి ఇప్పుడు మంచిగా చదువుకునే పిల్లలకి సరింగ విద్య అనేది అందట్లేదు సో ఉప్పుడేంటంటే ఫ్రీగా అన్నీ యూనిఫార్మ్స్తో సహా వాళ్ళకన్నీ ఫ్రీగా అనేది ఇవ్వాలి ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది ఇప్పుడు ఏ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ ఉన్నవాళ్ళకి అయితే స్పెషల్ కేర్ అనేది ఎక్కువ తీసుకొని వాళ్ళు కూడా ఒక ఉన్నతస్థాయికి వెళ్ళడానికి ఎడ్యుకేషనల్ సిస్టమ్ అనేది వాళ్ళకి చాలా సపోర్ట్ చేయాలన్నమాట ఉప్పుడు కళ్ళు కనిపించని వాళ్ళకి లేపోతే వినిపిచ్చలేని వాళ్ళకి వీళ్ళకట్టే సపరేట్ స్కూల్ అనేది ఉండాలి మంచి ట్రైనింగ్ వాళ్లుండాలన్మాట వీళ్ళకి ట్రైన్ చేయడానికి అంటే కళ్ళు లేకపోయినా సరే మేము మేము అనుకునేది సాధించగలగాలి అనే ఒక్క పట్టుదల ఉన్న స్టూడెంట్స్ అనేవాళ్ళు చాలామందున్నారు కాబట్టి వాళ్ళలో మంచిగా ఎడ్యుకేషనల్ సిస్టమ్ అనేది కన్ఫర్మ్ అయ్యి మంచిగా ఇంకా డెవలప్ అవుతూ ఓ వాళ్ళకి అర్దం అయినట్టు అంటే వాళ్ళు చూడలేరు కాబట్టి వాళ్ళ ఫిజికల్తోనే ఆక్విటీస్ అన్ని చేయించేవాళ్ళ చేతుల్తోనే ఈ ఆల్ఫాబెట్ ఇది అని చెప్పేసి వాళ్ళకి నేర్పిచ్చి ఒక స్పెషల్ ట్రైనింగ్ స్కూల్స్ అనేవి ఉప్పుడు మన ఎడ్యుకేషనల్ సిస్టమ్ అనేది అరేంజ్ చేయాలన్నమాట వాళ్ళకంటూ ఒక స్పెషల్ స్కూల్స్ వాళ్ళకంటూ ఒక స్పెషల్ టీచర్స్ వాళ్ళకంటూ ఒకరిప్పుడు తల్లిదండ్రులు లేనోళ్ళు ఇప్పుడు ఎవలన్నా ఉన్నారు అనంటే వాళ్ళకి కూడా స్పెషల్ ఎడ్యుకే స్పెషల్ ట్రీట్మెంట్ లేకపోతే ఒక స్పెషల్ హాస్టల్ అనేది వాళ్ళకుండాలి ఒక స్పెషల్ ట్యూషన్ స్టూడెంట్స్ అనే వాళ్ళకుంటే వాళ్ళు కూడా లైఫ్లో అనేది మంచిగా అభివృద్ధి చెందగలరు